పది గంట్లకు ఫోన్ నమస్కారమండి నేను ఇప్పుడు వాడే ఫోను చిన్న ఫోను అది బ్యాటరీ డెడ్ అయ్యి ఫోన్ పోయింది నేను కొత్త ఫోన్ తీస్కుందాం అనుకుంటున్నాను మీ దగ్గిర పది వేల్లో ఎమన్నా ఫోన్ ఉంటే కొంచం మంచిగా చెప్తారా ఏమున్నాయో చెప్పండి చెప్పండి

అవి మాకు యూజ్ఫుల్ అవ్వదంటారా అవునా ఇప్పుడు నాకు పదివేలు రెడ్మి అవి కావాలి అంటే రెడ్మి పది వేల్లో ఉండదా మీ దగ్గరా రియల్మీ పొనీ అటు ఇటు కాకుండా మంచి ఫోను ఒక పదిహేను వేల్లో దొరుకుతుందంటారా నాకు

అది పర్లేదంటారా ర్యామ్ ఎంతుంటుంది ఎయిట్ టు వన్ ట్వంటీ ఎయిట్ క్యాము ఇన్సూరెన్స్ ఎమన్నా ఉంటుందా మరి మేం కొనుక్కుంటాం కదా అవునా అయితే వారెంటీ ఉంటుందా మాకు అంటే ఎన్ని ఇయర్స్ వారెంటీ ఇస్తారు మాకు ఆర్నెల్లు ఇస్తారంట మాకూ సరే అండి థ్యాంక్ యు